మా ప్ర మా ప్రాంత మా ప్రాంతంలో ఆసుపత్రులో బెడ్లు ఆక్సిజన్లు సిలిండర్లు సర్జరికల్ టూల్స్ పరంగా చూస్తే సరిపడాన్ని వనరులు అయితే లేవు మేము ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాం అంటే సరైన చికిత్సల సమయానికి పొందుకోకపోవడం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు మొదలు అయ్యాయి